హలో హలో

చెప్పండి అండి డా హలో నేను నీతీష్ని మాట్లాడుతున్నాను అండి నేను కాలేజ్ నుండి వచ్చేటప్పుడు బైక్ స్కిడ్ అయ్యి పడ్డాను అండి నా కుడి చేయికి మళ్ళా ఎడమ కాలుకి దెబ్బలు తాకినాయి అవునండి అంటే బ్లీడింగ్ అయి అంటే ఇంతకముందు వచ్చి ఉండే బాగా రక్తము అయితే నార్మల్గా ఫస్ట్ ఎయిడ్ ఇది ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది కదండి నార్మల్ పసుపు పెట్టి చేసి ఉండే ఇంట్లో లేదండి మీకు కాల్ చేస్తున్నాను ఫస్ట్ అంటే లేదు నాకు లేదు లేదండి తీసుకోలేదు ఇంకా మా ఫ్రెండ్ మీ నెంబర్ సజెస్ట్ చేస్తే మీకు కాల్ చేసాను ఓకే అండి అవునండి నేను నార్మల్ స్క్రాచెస్ స్క్రాచెస్ పడ్డాయి అండి

ఇప్పుడు ఓపెన్ ఉంటుందా అండి మీ క్లినిక్ ఓకే అండి ఓకే అండి అవునండి కొంచెము హ్యాండ్ స్వెల్లింగ్ వస్తుంది ఓకే అండి సరే అండి మీది ఎన్ని గంటలకి ఓపెన్ అవుతుంది అండి క్లినిక్ ఓకే అండి నేను మార్నింగ్ రావడానికి ప్రయత్నిస్తాను